హలో సార్ సార్ హలో ఆకృతి షాపింగ్ మాలా అంటే మేము షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము మీ షాపింగ్ మాల్లో ఏమన్న ఆఫర్లు ఉన్నాయా ఆఫర్లు ఉంటే చెప్తారా

ఇంక ఏమేమి ఉన్నాయి మేడమ్ ఓకే అవును సార్

ఓకే ఓకే ఇంకా అంటే ఇంకా ఇంకా డ్రస్సెస్ మీద ఏమన్న ఆఫర్సు ఉన్నాయా మేడమ్

ఓకే అంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో వద్దామని మ్యాడమ్ అంటే ఫ్యా ఫ్యామిలీకి పిల్లలు పిల్లలు కానీ పిల్లలకు ఉన్నాయా మ్యాడమ్ బట్టలు అయిపోయింది మేడం సరే మేడమ్ ఓకే మేడమ్ నేను అయితే మీకు ఆడకు వచ్చి కాల్ చేస్తాను మేడమ్ థ్యాంక్ యూ మేడమ్